సోషల్ మీడియాలో డ్యాన్స్ అనేటి వీడియోలు వైరల్ కావడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఫోన్లని యూజ్ చేయడంలో చాలా టైంని కేటాయిస్తున్నారు పొద్దున్న లేచినప్పటినుంచి సాయంత్రం పడుకునేదాకా కూడా చేతులలో ఫో ఫోన్లు ఉండడం అందులో యూట్యూబ్ లేదా ఇంన్స్టాగ్రాము అట్లాంటివి స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు ఇలా వ్యూస్ అనేటివి వస్తూ ఉంటే ఆ యాప్ యూస్ చేేస్తున్న వాళ్ళకి ఆ యాప్లో వీడియోస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ డబ్బులు రావడం వలన వీళ్లకు ఫాల్ట్ రావడం వలన వీళ్ళు ఏం చేేస్తున్నారంటే డ్యాన్సులు సాంగ్స్ ఇంకా వాళ్ళకు నచ్చిన క్రియేటివిటీని ఈ యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ యాప్స్ ద్వారా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయితున్నాయంటే ఆ డ్యాన్స్లకి ప్రజలు చూసే వాళ్ళ ఏంటంటే చాలా ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళకు నచ్చుతుంది వాళ్ళ నచ్చిన బట్టి వాళ్ళు లైక్స్ షేర్ కామెంట్ చేయడం వల్ల దానికి వ్యూస్ పెరిగి ఆ సోషల్ మీడియాలో మొత్తం ఇంకా వైరల్ అయిపోతున్నాయి ఇలా ఈ సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోస్ అన్నిట్టి వైరల్ కా కావడానికి కారణం ఏంటంటే మనమే